ఈ కుర్తీలు చాలా అందంగా ఉన్నాయి అవి చాలా మృదువైనవి మరియు ధరించడానికి సౌకర్యవంతంగా ఉన్నాయి నేను ఖచ్చితంగా ఈ కుర్తీలను సిఫార్సు చేస్తున్నాను ఈ కుర్తీలు చాలా నాణ్యమైనవి అవి బాగా సిద్ధం చేయబడ్డాయి మరియు చాలా శాశ్వతంగా ఉన్నాయి నేను ఈ కుర్తీలను చాలా ఇష్టపడ్డాను మరియు ఖచ్చితంగా మళ్ళీ కొనుగోలు చేస్తాను అవి ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు మరియు మీకు చాలా అందంగా కనిపిస్తాను